ఒక రైలు గురించి వర్ణించాలంటే మేము వచ్చి నేను నా ఫ్రెండ్ తన పేరు పవిత్ర తన హస్బెండ్ తన బాబు చిన్న బాబు తన హస్బెండ్ పేరు వచ్చేసి హరి బాబు పేరు వచ్చేసి సుశాంత్ సాయి తర్వాత వచ్చి నేను నా హస్బెండ్ తర్వాత నా బాబు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక సంవత్సరం ముందు వచ్చేసి కేరళ ట్రిప్ వెళ్ళాం అన్నమాట కేరళకి చెన్నై నుంచి ఆ ట్రైన్ చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి ఆ ట్రైన్ వెళ్తుంది అలపీ దాక వెళుతుంది దాన్ని ఐ థింక్ ఆ ట్రైన్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు అలపి ఎక్సప్రెస్ ఏ అనుకుంటాను కేరళ స్ట్రైట్ ఏ చెన్నై నుంచి కేరళకు వెళ్తుంది మేము నైట్ టైం రాత్రివేళ బుక్ చేసుకున్నాము ఎందుకంటే రాత్రి అయితేనే పిల్లలు నిద్రపోతారు అంత జర్నీ డ్యూరేషన్ కూడా మాకు అంతగా అనిపించదు పగులు అయితే కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది కదా రాత్రి అయితే జర్నీ లో నిద్రపోయే సమయంలోనే ఆ జర్నీ గడిచిపోతుంది అని చెప్పేసి మేము నైట్ లోనే ప్రిఫర్ చేస్తాం ఎక్కువ చాలా దూరం జర్నీ అంటే మేము అలాగే బుక్ చేసుకుంటాం అనమాట అలెపి ఎక్సప్రెస్ ఏ అనుకుంటా ఆ ట్రైన్ పేరు ఎగ్మోర్కి ఇక్కడి నుంచి పుత్తూరు నుంచి బయలుదేరాము మేము మధ్యాహ్నం సమయం ఎందుకంటే ట్రైన్ వచ్చి రాత్రి పదిన్నరకి ఎగ్మోర్కి వస్తుందన్నమాట సరే అని చెప్పి వాళ్ళు కడలూరు నుంచి వచ్చారు మేము పుత్తూరు నుంచి చెన్నైకి వచ్చాం వాళ్ళు కడలూరు నుంచి చెన్నైకి ట్రైన్ ఎక్కడానికి వచ్చారన్నమాట ఇంకా వెళ్ళాం ఎగ్మోర్కి వెళ్ళాము ట్రైన్ వచ్చింది అసలు మేము బుక్ చేసుకున్నది వచ్చి నార్మలే స్లీపర్ బుక్ చేసుకున్నాము మాకు ఏసీ దొరకలేదు మేము థర్డ్ ఏసి బుక్ చేసుకుందామనుకున్నాము ఆ సమయానికి మాకు దొరకలేదు ఇది నార్మల్ స్లీపరే స్లీపర్ నార్మల్ స్లీపర్ అయినా సీట్స్ వచ్చి చాలా కంఫర్ట్ గా ఉనింది మేము కంఫర్ట్ కోసమే చూసాము యాక్చువల్ గా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి తర్వాత వచ్చేసి బెర్త్ లో మాతో పాటు బుక్ చేసుకున్న వాళ్ళు మాకు మేము నాలు నాలుగు టికెట్లు బుక్ చేసుకున్నాం కదా పిల్లలు అందరూ వచ్చి త్రీ ఇయర్స్ కంటే చిన్నవాళ్లు కాబట్టి వాళ్లకి టికెట్స్ లేవు మా నలుగురికి టికెట్స్ బుక్ చేసుకున్నాము మా మాకు మా అమ్మాయికి వచ్చి వేరే చోట పడింది వేరే కంపార్ట్మెంట్ లో పడింది వీళ్ళిద్దరికీ వేరే కంపార్ట్మెంట్ లో పడింది మేము మళ్ళీ మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకున్నాము సీట్స్ ఐతే కంఫర్ట్ బాగునింది తర్వాత వచ్చేసి మాకు నార్మల్ గా ట్రైన్ చాలా వరకు మేము ఇక్కడ లోకల్ ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తుంటాను చేస్తుంటాము ఇక్కడ నుంచి తిరుపతికి మల్ల వచ్చి తిరుపతి నుంచి రేణిగుంటకి అలా వెళ్తుంటాము చాలా నాయిసీ గా ఉండేది మల్లవచ్చి పట్టాలు వచ్చేసి చాలా కరువు కరువుగా ఉండేది ఇంకా ట్రావెల్ అంటే మాకు ట్రైన్ లో కూడా అప్పట్లో చాలా ఇబ్బందిగా ఉండేది ఇది ఎలా ఉంటుందో చాలా దూరం వెళుతున్నాం కదా నైట్ రాత్రి సమయము ట్రావెల్స్ వేరేసి ఎక్కువ నాయిస్ సౌండ్ వస్తే పిల్లలను నిద్రపోరు అనే ఒక టెన్షన్ లోనే ఉన్నాము కిటికీలన్ని కొంచెం క్లోజ్ చేసాం అప్పుడు కొంచెం మంచు చలి చలిగా ఉన్న సీజన్ అన్నమాట అది ఇంకా పిల్లలకి చెవిలో గాలి వెళ్తుందని చెప్పేసి నేను నా బాబుకి ఉయాలు కట్టేశాను సీట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి తను ఎక్కువ పక్కన అలవాటు లేదు తనకి కొద్దిసేపు ఉయ్యాలలో నిద్రపోతే కానీ నా పక్కన వచ్చి నిద్రపోడు అందుకని ఏం చేసాము చీర తీసుకొచ్చాను దాంతో ఉయ్యాల కట్టాను చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉనింది సీట్స్ కొంచెం అలా ఉంటుందేమో ఇది చైన్ అంతా ఊడు వచ్చేస్తుందో బాబు ఎక్కడ పడిపోతాడో అని నేను టెన్షన్ పడుతున్నాను కానీ సీట్స్ అన్ని కుషన్స్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఇటు సైడు చైన్స్ అన్ని కూడా కొంచెం టైట్ గానే ఉనింది ఉయ్యాలు కట్టేశాను కిటికీ క్లోజ్ చేసేసాను నార్మల్ గా అయితే నైట్ టైం లో కిటికీలు క్లోజ్ చేస్తే ఆ శబ్ద డబడబా అని శబ్ద సౌండ్ వస్తూనే ఉంటుంది కానీ ఈ ట్రైన్స్ లో అలా కాదు వేసింది లాక్ కూడా బాగా పడింది కొన్ని కిటికీలు లాక్కే పడేది కాదు కొన్ని ట్రైన్స్ లో ఇది చాలా స్మూత్ గా ఉండింది ఉనింది అసలు లాక్కు కూడా గట్టిగా పడింది ఇంకా గాలి మా ఫ్యాన్ గాలి చాలు అని చెప్పేసి పడుకోబెట్టాను నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది నేను చాలా రోజులు తర్వాత చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యి అంత దూరం ట్రావెల్ మాకు తెలియకుండానే ఉనింది నాయిస్ కానీ లేదు సౌండ్ ట్రైన్ చక్రాల సౌండ్ గానీ మాకు ఏమి వినిపించలేదు సరిగ్గా అంతా స్మూత్ గా పోయింది ట్రావెల్ అయితే మార్నింగ్ రీచ్ అయిపోయాము తొమ్మిది గంటలకు అంతా ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది బయటనుంచి చూస్తే ఆ పట్టాలు గాని అంత క్లీన్ గా ఉంది రైలు పట్టాలు ఆ ఏరియా దగ్గర ఇంకా జర్నీ చెప్పాలంటే మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నింది పిల్లలు అంతా బాగా ఎంజాయ్ చేశారు నైట్ బాగా నిద్రపోయారు నార్మల్ గా అయితే ఆ కిటికీ సౌండ్ కి ఆ ట్రైన్ అంతా నన్ను విసిగిచ్చేస్తారు అనుకున్నాను కానీ బాబు ఉయ్యాల్లోనే నిద్రపోయాడు ఫుల్ ఇంట్లో అయితే కొద్దిసేపు ఉయ్యాలలో నిద్రపోయి తర్వాత వచ్చి నా పక్కన పడుకొని నిద్రపోయేవాడు కానీ ఉయ్యాల నుంచి లేయనే లేదు తను బాగా హ్యాపీ గా నిద్ర పోయాడు నాయిస్ లేదు సౌండ్ లేదు కాబట్టి ఆ కిటికీ సౌండ్ కానీ లేదు ఆ సీట్స్ లో నెట్స్ కొంచెం శబ్దం రావడం గానీ అదంతా ఏమి లేదు ట్రైన్ చక్రాలు సౌండ్ కూడా దానికి వినిపించలేదు తను అయితే చాలా బాగా నిద్రపోయాడు మాకు జర్నీ చాలా స్మూత్ గా సాగిందండి తర్వాత రిటర్న్ కూడా ఆ టైం కే వచ్చాము మేము అక్కడ నుంచి రిటర్న్ కేరళ నుంచి రిటర్న్ వచ్చేసి మార్నింగ్ వేళ మాకు అప్పుడు ఫస్ట్ ఏసీలో బుక్ చేసుకున్నాము అది ఇంకా ఇంకా స్లీపర్ గురించే నేను అంత బాగా చెప్పానంటే ఇంక ఫస్ట్ ఏసీలో మీరు ఊహించుకోండి చాలా కంఫర్ట్ గా ఉన్నింది పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరూ అయితే గోల గోల చేశారు మాకు జర్నీ మరచిపోని జర్నీ అండి అది దేనివల్ల అంటే ఆ ట్రైన్ వల్లే మాకు అంత మంచి జర్నీ ఎక్స్పీరియన్స్ దొరికింది మేము అంత దూరం ట్రావెల్ పిల్లల్ని పెట్టుకొని వెళ్లాలని చాలా ఆలోచించాను చాలా అసలు వద్దనుకున్నాం ట్రిప్ కూడా ట్రైన్ లో పిల్లల్ని సంభాలించలేము ఇంకా రాత్రిపూట నిద్రపోకపోతే ఇంకా పక్కన ప్యాసింజర్స్ వాళ్ళు ఏడుస్తుంటే వాళ్లకు కూడా ఇబ్బంది కదా దాని గురించి చాలా భయపడ్డాను మా ఆయనకు కూడా చెప్పాను వద్దు అండి నైట్ టైం ట్రావెల్ పగుల్లో అయినా సంభాలిస్తాము అని చెప్తుంటే లేదు నైట్ అంటేనే వాళ్లు నిద్రపోతారు మనం నిద్రపోతాము కాబట్టి జర్నీ టైం మనకు తెలియదు మనము నైట్ బుక్ చేసుకుందాం టికెట్ అని చెప్పారు అది ఒక్క విధంగా ఆయన చేసింది చాలా మంచి పనే సీట్ కంఫర్ట్ కి మేము బాగా నిద్రపోయాము పిల్లలకి అసలు ఏ డిస్టర్బెన్స్ లేవు వాళ్లు ఏడవను లేదు నేను ఉయ్యాలు కట్టాను బాబు నైట్ పడుకోబెట్టాను ట్రైన్ ఎక్కిందే పదకొండు గంటలకి పొద్దున అక్కడ ఎనిమిది ఎనిమిది గంటలకు రీచ్ టైం కి లేసాడు తను తను అయితే బాగా సేఫ్ గా ఫీల్ అయ్యాడు సౌండ్స్ అయితే ఏం రాలేదండి కిటికీ సౌండ్ గానీ ఇంజన్ సౌండ్స్ గాని ఏమి రాలేదు అసలు చక్రాలు సౌండ్ కూడా రాలేదు మాకు లోపల దాకా మాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి